ఆనందించే వినోదభరిత కార్యకలాపాలు మాకు ఏవంటే ఆంధ్రప్రదేశ్లో మాకు ముఖ్యంగా సంక్రాంతి సంక్రాంతి అంటే మాకు పదిహేను రోజులు ముందే పిల్లలకి సెలవులు ఇస్తారు ప్లస్ మాకు మూడు రోజుల పండుగ అది మేము పండగలకి ఇంట్లో వంటకాలకి పిండి వంటలు గానీ వచ్చే చూట్టాల వల్ల గానీ మేము ప్రదర్శించుకొనే ఇంటికడా నాటకాలు గానీ సినీ డ్రామాలు గానీ ఇవాల మేము ఆనందభరితంగా ఉంటాము అలాగే క్రీడాల్లోకి వచ్చేసి వాలిబాల్ ఎక్కువగా ఇష్టపడతాము క్రికెట్టు హాకి ఇవి అన్నీ కూడా మాకు ఆనందభరితంగా ఉంటాయి ఇంకొక విషయం చెప్పాలంటే దసరాకయితే ఇంకా సందడిగా ఉండిద్ది మాకు దసరాకి మా ఇళ్ళలో చాలా మంది ఊళ్ళ నుంచి రావటం చుట్టుపక్కలు చుట్టూ చుట్టాలు గానీ ఫ్రెండ్స్ గానీ అందరినీ ఇన్వైట్ చేసుకుంటాము వాళ్ళతో పాటు సరదా ఈత క్రియలుగాని కార్యకలాపాలు అన్నీ పది రోజులు పది రోజుల పండుగ మాకు అది చాలా ఆనందభరితంగా మేము సాగ సాగిస్తాము దానితో పాటు చిన్న పిల్లలు గానీ పెద్ద పిల్లల గానీ ఉగాది మాకు కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది కొత్త సంవత్సరం అండీ మాకు మాకు అంటే మాకే కాదు మన అందరికీ ఆంధ్రా ఆంధ్ర కంటే ప్రత్యేకం అది మరి ఉగాదికి మేము ఉగాది పచ్చడి పెట్టుకొని అందరికీ పంచుకుంటూ అందరికీ అభినందనలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంట తెలుగు సంవత్సరం అది తెలుగు కొత్త సంవత్సరం మాకు అదికాక ఏడు రుచులు ఏడు రుచులుగల పచ్చడి అది అందువల్ల మేము ఆ పచ్చడి చేసుకొని నలుగురికి పంచుకుంటూ ఎంత ఆనందభరితంగా ఉంటాము